ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష కొన్ని ముఖ్యమైన సవాళ్ను ఎదుర్కొంటుంది అవి ప్రధానంగా ఇంగ్లీష్ ప్రాబల్యం అండ్ ఇంకా మరియు గ్లోబలైజేషన్ అంటే ఇంగ్లీష్ ప్రాముఖ్యత పెరగడంతో విద్యా వ్యవస్థ ఉద్యోగాలు సాంకేతికతలలో తెలుగు స్థానాన్ని కోల్పోతుంది మరియు కొత్త తరాలకు భాషపై ఆసక్తి తగ్గడం అంటే నేటి యువత ఎక్కువగా ఇంగ్లీష్ హిందీ వంటి భాషలను ఉపయోగిస్తుండడంతో తెలుగు మా తెలుగులో మాట్లాడే చదివే అలవాటు తగ్గిపోతుంది ఇంకా డిజిటల్ మీడియాలో తెలుగు వినియోగం తగ్గటం అంటే అధికంగా ఇంగ్లీష్లోనే వెబ్సైట్లు అప్లికేషన్లు సాఫ్ట్వేర్లు అభివృద్ధి అవుతున్నాయి తెలుగు భాషన తెలుగు భాషకు తగినంత ప్రాముఖ్యత లభించడం లేదు తెలుగు రచనా శైలి మార్పులు చిన్న మాటలు ఇంగ్లీష్ మిక్స్ చేసుకునే అలవాటు వల్ల మౌలిక తెలుగు మారుతుంది సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబాటు తెలుగులో మిషన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ రికగ్నిషన్ వంటి సాంకేతికతలు తక్కువగా అభివృద్ధి చెయ్యబడ్డాయి వీటికి పరిష్కార మార్గాలు ఏమిటంటే స్కూల్స్ అండ్ కాలేజీలలో తెలుగు భాష ప్రాధాన్యత పెంచాలి మరియు తెలుగులో డిజిటల్ కంటెంట్ను ప్రోత్సహించాలి సాంకేతికతలో తెలుగు భాష అభివృద్ధికి కృషి చెయ్యాలి యువతకు తెలుగు పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాలి తెలుగు భాష అమృత భాష మనమందరం కలిసి కాపాడితే భవిష్యత్తు తరాలకు దాన్ని గొప్పగా అందించగలము